నేనూ ఇప్పుడూ చ చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను ఒకటి నుంచి పదవ తరగతి దాకా చదివాను పది తరవాత ఇంటర్ పూర్తి చేశాను రెండు సంవత్సరాలు ఇంటర్ తర్వాత నేను బీటెక్ పూర్తి చేశాను నాలుగు సంవత్సరాలు ఇలా చదువుతూపోయాను నాలుగు సంవత్సరాలు తర్వాత వేరే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను నేను కోచింగ్ తీసుకోడానికి వెళ్ళాను కోచింగ్ తీసుకున్నాను బ్యాంకు కోచింగ్ అనేది బ్యాంక్ కోచింగ్కి ఇరవై వేల రూపాయలు ఇన్స్ట్యూట్ ఫీజు కట్టాను అట్లనే హాస్టల్లో వండుకుంటూ ప్రిపేర్ అయ్యాను హాస్టల్కి నెలకైదు వేలు రూపాయలు పెట్టాను ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు రెండు సంవత్సరాలు ఇన్స్ట్యూట్ లోనే చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్నాను ఇడి ఇన్స్ట్యూట్కి వెళ్ళడం అక్కడ కోచింగ్ తీసుకోవడం వాళ్ళు చెప్పే క్లాసులు వినడం అట్ల చాలా స్ట్రగుల్ అయ్యాను స్ట్రగుల్ అవ్వుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాను అంతే అలా చేయడం వల్ల ఇంకా ఉద్యోగం రాలేదు నే ఉద్యోగాలు పడ్డప్పుడల్లా వేయి రూపాయలు ఫీజు కట్టీ మేము అప్లై చేస్తున్నాం మాది మాది బీసీ బీ బీసీ క్యాటగిరి కాబట్టి బీసీ వాళ్ళకు వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అదే ఎస్టీ ఎస్సీ వాళ్ళకి రెండు వేల రూపాయలు మేమూ ఉద్యోగం రావడం లేదు ఎందుకంటే బాగా కటాఫ్లు పెడుతున్నాడు మాకు మళ్ళీ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నిస్తున్నాను విసిగ్గూడా వస్తుంది ఈ చదువు చదవడం వల్ల ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చదువు అనేది అబ్బా చాలు రా బాబు అనిపిస్తుంది ఈ విధంగా చదువుతున్నాను కానీ ఉద్యోగం మాత్రం రావడం లేదు ఇంకా నా చదువు అనేది ఈ ఉద్యోగం వచ్చేదాకా పూర్తిగా అసలు మనం ఎంత చదవాలన్నా మన జీవితం సరిపోదు అనిపిస్తుంది నాకు ఉద్యోగం వచ్చేదాకా చదువుతూనే ఉండాలి